ఈ వివిధ వాతావరణాల్లో వేడి చలి వర్షంలో పరిగెత్తడానికి కొన్ని చిట్కాలు ఏంటంటే మీరు ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు అదే వేడి వేడిచాల వేసవికాలం సమ్మర్లో ఉన్నప్పుడు చిట్కాలు ఏంటి అంటే ఎక్కువగా వాటర్ తాగాలి ఎందుకంటే పరిగెత్తేటప్పుడు మీరు డిహైడ్రేటెడ్ అయిపోతారు మీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది కా మీరు ఎక్కువ వాటర్ తాగాలి చలికాలంలో మీరు పరిగెత్త పరిగెత్తడం వల్ల మీకు మొత్తం మీ మీ శరీర అంతా చల్లగా అయిపోతుంది సో దాన్ని తీసుకోలేరు కాబట్టి మీరు వేడిగా ఉన్న దుస్తులు వేసుకోవాలి ఎక్కువ హాట్ పలే వేసుకుని మీ ప్రయత్నం చెయ్యాలి పరిగెత్తాలంటే వర్షాకాలంలో పరిగెత్తితే మీకు జలుబు దగ్గు పడిసెం జ్వరం ఇలా వస్తాయి కాబట్టి ఇలాంటి చిట్కాలు ఇలాంటి జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి